న్యూస్పేపర్ అనేది మన యొక్క జీవితంలోనే ఎన్నో విషయాలను బయట ప్రపంచ యొక్క విషయాలను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ న్యూస్పేపర్ అనేది మనం చాలా విధాలుగా రీడ్ చేయవచ్చు ఇప్పుడు ఉన్న కాలంలో అయితే మనకి డైరెక్ట్గా న్యూస్పేపర్ అనేది డైరెక్ట్గా మన ఫోన్లోకే వస్తుంది ఇది వరకు అయితే మనకి పత్రిక వార్తా పత్రిక అని చెప్పి వాటిని ప్రింటింగ్ చేసి ఏ ఒక్క జిల్లాకు ఆయొక్క జిల్లాకు సపరేట్ చేసి ఆ విధంగా పంపించడం జరిగేది మనం చూసుకున్నట్లు అయితే న్యూస్పేపర్ మన జనాలు ఇప్పుడు ఈ న్యూస్పేపర్లో చదవగలగాలి అంటే కొన్ని లైబ్రరీలో మనకి అందుబాటులో ఉంటూ ఉంటాయి అవి ఎక్కడెక్కడ అంటే మన తణుకులో ముళ్ళపూడి హరిచంద్ర ప్రసాద్ గారని మెమోరియల్ లైబ్రరీ అని ఉంటుంది అందులో మనకి చాలామంది జనం అనేది వెళ్ళి అందులో న్యూస్పేపర్లో చదవడం అలాగే లైబ్రరీలో అనేక కొన్ని చారిత్రక పుస్తకాలు అలాగే కొన్ని బిజినెస్ అలా చాలా రకాల అన్ని విషయాలు సంబంధించిన పుస్తకాలు కూడా ఉంటూ ఉంటాయి వాటిని చదవడానికి గట్ట వెళ్ళవచ్చు ఇంకో విధంగా మనం చూసినట్లయితే నిడదవోలులో పాటి మీద ఒక లైబ్రరీ ఉంటుంది మన లైయన్స్ క్లబ్ ప్రక్కన ఉంటుంది అందులో కూడా చాలామంది పెద్దవాళ్ళు ఏంటి అనేక పిల్లలు ఏంటి స్టూడెంట్స్ అలాగే విద్యార్థులు వీళ్ళు అందరూ కూడా వెళ్ళి చ చదువుకోవడానికి అణువుగా అణకువగా ఉండే చోటు చోటు అదేవిధంగా మన తణుకులో మళ్ళీ ఎమ్మార్వో ఆఫీస్ దగ్గర కొన్ని ఒక హోమ్ టౌన్ అని చెప్పి ఒక లైబ్రరీ ఉంటుంది అందులో కూడా చాలా మంది జనాలు వెళ్ళి చదువుకోవడం న్యూస్ని అవి బయట యొక్క విషయాలు తెలుసుకోవడం అలాంటివి గట్రా చేస్తూ ఉంటారు అదేవిధంగా ఇక చాలా ఊళ్ళో మన భీమవరంలో కానీ విజయవాడలో కానీ పెద్దపెద్ద నగరంలో కూడా మనకి లైబ్రరీలు అనేవి అందుబాటులో ఉన్నాయి ప్రతీ ఒక్కరు చదవడానికి ఉపయోగపడే